చెప్పండి మేడం అవును ఓకే ఓకే లైఫ్ ఇన్సూరెన్స్ అండి ఓకే ఆ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కావాల్సి మనకి ఫస్ట్ మా దగ్గర నుంచి ప్రపోసల్ ఫామ్ అని వస్తుంది అండి అది ఆ ప్రపోసల్ ఫామ్లో మీ సైన్ క కన్ఫార్మ్గా ఉండాలి నెక్స్ట్ ఆ ప్రపోసల్ ఎవరైతే అప్పుడు మీరైతే మీకు ఆ లైఫ్ ఇన్సూరెన్స్కి ఒక ఫోటోగ్రాఫ్ అండి నెక్స్ట్ దానికి ఎవరో ఉంటారు కదండి నామినీ టైప్ వాళ్ళది ఒక ఫోటోగ్రాఫ్ ఫీజ్ ఫీజ్ అంటే ఆధార్ కార్డు అలా పెట్టుకోవాలి ఒకటి సో అడ్రస్ మనము ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ ఉంటున్నారో అలా సంబంధించింది అండి తర్వాత మనకి పాన్ కార్డు కూడా కావాలండి ప్రపోజర్ యొక్క పాన్ కార్డు అనేది కూడా మనకు ఇంపార్టెంట్ తర్వాత ఇన్కమ్ ఎలా వస్తుంది ఏంటి అనేది నార్మల్గా అదే ఉంటుందిగా నార్మల్గా కొన్నాటికి టోటల్ ఎంత వస్తుంది అలాంటిది దాని గురించి అది ఒకటి అండి మాక్సిమం ఇవి సరిపోతాయి మనం పెట్టుకునే ప్లాన్ని బట్టి ఉంటుంది మేడం మనకుఇప్పుడు మంత్లీ ఎంత పే చేసుకోగలం టూ థౌసండ్ ఫైవ్ హండ్రడ్ లేదా త్రీ థౌసండ్ ఇలా మనం పెట్టుకునే ప్లాన్ని బట్టి ఉంటుంది అన్నమాట ప్రతిది కూడా మీ బ్లడ్ గ్రూప్ అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే సేమ్ ఇవి ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలి మనకు హాస్పిటల్స్ బిల్ ఉంటాయి కదా మేడం ఇప్పుడు అక్కడికి వెళ్తాం కదా హాస్పిటల్ అయిన తర్వాత ఆ బిల్ ఎంత అనేది ఆ స్లిప్స్ అవి ఇస్తారు కదా అవన్నీ మాకు చెప్తే కనుక హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ప్రోవైడ్ అవుతుంది మీరు ఎంత వరకు పే చేయగలరు ఇవన్నీ వస్తుంది ఇదే దాని ప్రాసెస్ అండి డాక్యుమెంట్స్ అయితే ఇవే నీడ్ మేడం ఓకే మేడం ఓకే ఓకే ఓకే గుడ్ నైట్